నేడు భారతదేశం ఎదుర్కొనుకుంటున్న కొన్ని ముఖ్యమైన సవాళ్లు పేదరికం కాలుష్యం నిరక్షరాశ్యత మహిళలపై హింస లింగ అసమానత వీటిని ప్రభుత్వం ఉదాహరణగా లింగ అసమానాతను మనము తీసుకున్న ఎడల లింగ అసమానత ఉండకూడదని మహిళలకు కూడా ఇప్పుడు అన్ని రంగాలలో ఉద్యోగ అవకాశంలు కల్పిస్తూ మహిళలను ఉద్యోగాల వెలుత వేపుకు ముందుకు కొనసాగించుటకు ఆడపిల్లలను చదివించడానికి ప్రభుత్వం ఎంతగానో సహాయం చేస్తుంది సుకన్య అభివృద్ధి అనే పథకం ద్వారా ఆడపిల్లలు పుట్టిన వారికి డబ్బులు సేవ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది